హలో మీ ఇంతక ముందు మీకు ప్రీ ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి చెప్పాను కదా అదే మాకు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలి యాక్చువల్లీ ఎయిటీన్త్కు మ్యారేజ్ డేట్ ఉంది అయితే ఫోర్టీన్ లేదా తర్టీన్కు మాకు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలి అయితే మీకు లొకేషన్ ఏమన్నా తెలుసా మీకు తెలిసిన లొకేషన్స్ ఏమన్నా ఉన్నాయా లేకపోతే మమ్మల్ని చెప్పమంటారా లొకేషన్సు ఓకే సో వన్ అవర్కు ఎంత తీసుకుంటారు మీరు వెడ్డింగ్ షూట్కు టూ తౌజండ్ నుండి ఓకే ఓకే ఇంకోటి కాస్ట్యూమ్స్ ఏమన్నా మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయా లేతే మేము పోయి తీసుకొని రావాల్నా అంటే మీ వద్ద అయితే ఏం లేవంటారు కాస్ట్యూమ్స్ ఇప్పుడు అంటే సమ్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ డ్రస్సింగ్ కానీ అంటే శాంపిల్స్ మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా ఇట్లా తీసినవి షూటింగ్స్ సమ్ డిఫరెంట్ వీడియోస్ కొద్దిగా మాకు షేర్ చేస్తే మాకు ఏమంటే ఒకవేళ నచ్చితే మేము మీకు ఆర్డర్ చేసుకుంటాము

ఒకసారి సెండ్ చేయండి దాన్ని బట్టి మేము మళ్ళా మీకు కాల్ బ్యాక్ చేస్తాము ఓసారి చూస్తాము మొత్తము ఎట్లుంది ఏంది అంటే డిఫరెంట్ డిఫరెంట్స్ కొన్ని ఉంటాయి కదా తీసినవి షూట్ చేసినవి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కొన్ని శాంపుల్గా అవి సెట్ చేయండి మాకు సెండ్ చేస్తే నేను చూసి మీకు కాల్ బ్యాక్ చేస్తాను మళ్ళా ఓకే ఎప్పటి వరకు సెండ్ చేస్తారు మాకు ఓకే గుడ్ సెండ్ చేయండి ఓకే ఓకే సార్ ఓకే ఓకే ఓకే త్యాంక్ యూ